రెండు లక్షల డెభై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై మూడు ఏడు లక్షల తొంభై మూడు వేల ఎనిమిది వందల పదహారు మూడు లక్షల ఎనభై వేల ఐదు వందల తొంభై తొమ్మిది తొమ్మిది లక్షల డెబ్బై తొమ్మిది వేల ఆరు వందలు ఆరు లక్షల ఎనభై మూడు వేల రెండు వందలు